అసలు ఫోన్ల గురించి మాట్లాడాలంటే అసలు ఆ రోజులలో నాకు నోకియా డబల్ వన్ జీరో సిక్స్ ఉండేది అప్పట్లో అది నా ఫస్ట్ సొంత మొబైల్ అప్పుడు అది ఉండడం చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళం నోకియా డబల్ వన్ జీరో సిక్స్ కీప్యాడ్ ఫోన్ అయిన అసలు చాలా మాట్టాడ మాట్లాడడానికి కూడా చాలా సౌకర్యంగా ఉండేది అసలు అది గట్టిగా ఉండడం వల్ల అది కింద పడేసిన కానీ పగిల పగిలేది కాదు అసలు అది చాలా రోజులు వాడాం చాలా కాలం వాడాం అయిన కానీ అసలు అది కొంచెం కూడా చెక్కుచెదరకుండా చక్కగా ఉంది బట్ కానీ తర్వాత కొంచెం ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వడం ద్వారా స్మార్ట్ఫోన్స్ వచ్చాయి కదా అప్పుడు నా ఫస్టు బై చేసిన మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫోన్ ఇప్పుడు ప్రెసెంట్ వాడుతుంది అయితే ఆ ఫోను దాని ఫ్యూచర్స్ కూడా చాలా బావున్నాయి అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా కూడా టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెందింది అది ఎలాగంటే కెమెరా పరంగా కానీయండి బ్యాటరీ పరంగా కానీయండి అన్ని రకాలుగా కూడా డెవలప్ చాలా డెవలప్ చేశారు టెక్నాలజీ అనేది కూడా చీకట్లో కూడా ఫొటోస్ దిగలుగుతున్నామంటే అంత టెక్నాలజీ మనకు అభివృద్ధి చెందింది ఇప్పుడు అప్పుడు ఫోన్ చూస్తుంటే కొంచెం సేపు చూస్తుంటే మనకు కళ్ళు మండిపోతు ఉండేవి ఆ చూడవద్దు అని తిట్టే వాళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా కొంచెం ఇది ఏంటంటే ఏఎమ్వో ఎల్ఈడీ డిస్ప్లేలు పీఎమ్ఓ ఎల్ఈడీ డిస్ప్లేలు అలా డెవలప్ అవుతు ఉంది కాబట్టి కొంచం ఇప్పటికీ మన స్మార్ట్ఫోన్స్ అనేది వాడతు ఉన్నాము దాంట్లో కూడా ఇప్పుడు ఆపిల్ ఫోన్ అని ఐఫోన్ అని అలా వస్తు ఉన్నాయి ఎప్పటికప్పుడు మారుతు ఉన్నాయి టెక్నాలజీ అనేది పెరుగుతు ఉంది అంత చక్కగా టెక్నాలజీ అనేది మనకు ఎప్పుడు ఉపయోగపడుద్ది అప్పటి నుంచి ఇప్పటికి పోలిస్తే చాలా టెక్నాలజీ అనేది చాలా పెరిగింది అప్డేట్ అవుతు ఉంది